నమస్కారం అండి అదే అండి మా నేను నా పేరు జయంత్ అండి శ్రీదేవి హోటల్లో మేనేజర్ కింద పనిచేస్తున్నాను ఇలాగ సతీష్గారు మీ నెంబర్ ఇచ్చారండి అంటే నాకు ఇద్దరు పర్సన్స్ ఉండేలాగా అద్దిల్లు ఒకటి కావాలండి కొద్దిగా చూస్తారని చెప్పి అదే అండి అవునండి అవును ఇద్దరు ఉంటామండి కొద్దిగా రెం రెంట్ హౌసు ఏమన్న ఉన్నాయో ఏమో చూస్తారని చెప్పి అంటే రే చూపించండి మీరు ఒకసారి రండి వద్దులే చూసి

సరే అండి అదే అండి అదే అం చూస్తున్నానండి బాగుంది అదే అండి అవును అవునవును

అంటే ఒక బెడ్రూమ్ కాకుండా కొద్దిగా రెండు బెడ్రూమ్లు ఉండేలాగా లేదండి ఏమన్న అవునవును

అంటే ఒక బెడ్రూమే కదండిమరీ మూడువేల ఐదువందలు పడుతుంది అంటున్నారు అవును అవునులేండి కాకపోతే రెండు బెడ్రూమ్లు ఉండేలాగా అయితే కొద్దిగా నాకు ఆయనకి సపరేట్గా ఉంటాయని అంటే ఇద్ చు ఇది ఉంచండి ఇది బాగుంది కొద్దిగా అవి కూడా ఒకసారి చూపిస్తే దాన్నిబట్టి

మంచిది అండి పదండి చూస్తాను పదండి వస్తున్నాను

అవునవును అటాచ్డ్ అవును అండి అవును అటాచ్డ్ ఒకటి ఉంది అవును బాగుంది పదండి ఇది ఎంత పడుతుంది అంటారు ఇది కూడా బాగుంది అండి అవునవును లేండి అదే అండి అవును అవునండి అవును అదేలేండి అది వద్దు మీరు చూసి పెడతా మరల

అవునండి అవును ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా కొద్దిగా బాగా ఉంటుంది కదండి అదే అండి అదే బిల్ ఇంక మేము కట్టుకోవాలండి

అదే అండి అదే అండి అదే అండి అంటే ఇప్పుడు ఇవి ఈ రెండు రెండు రెండు చూసాం కదండీ కొద్దిగా ఇది బాగుంది అనిపిస్తుంది ఇది తీసుకుందాం అనుకుంటున్నాం అదేండి ఇప్పుడు అదే అండి అవునవును అవునవును అవునండి అంటే ఇప్పుడు అడ్వాన్స్ ఏమన్న పే చేయాలండి కొద్దిగా ఇప్పుడు ఇమీడియట్గా రెండు రోజులు అంటన్నారు కాబట్టి అడ్వాన్స్ ఏమన్నపే చేయాలంటారా

మరి ఇప్పుడు అదే అండి అదే అండి ఇప్పుడు మీకు మరి కమిషన్ ఎంత ఇమ్మంటారు అవును అవునండి అదే అండి అదే అండి ఇప్పుడు మ మా హోటల్లో పనిచేస్తున్న మూల ఆయన చెప్పారండి మీ నెంబర్ ఇచ్చారు సతీష్గారు దాని మూల ఇంక మిమ్మల్ని

అదే అండి అవును కుదరలేదు లేండి నిన్న అవునవును అదేలేండి కొద్దిగా చూశారు కాబట్టి పర్లేదండి మీరు ఎంతైనా పర్లేదండి చూశారు కదండి కొద్దిగా మాకు పదిహేను వందలు తీసుకోండి అవునవును సరే అండి పర్లేదు కదండి ఇప్పుడు మీరు ఈ రెండు ఇల్లులు చూపించారు ఇప్పుడు ఈ ఇల్లు కొద్దిగా పర్లేదు కదండి అంటే మాకు నచ్చింది కొద్దిగా ఏ ప్రాబ్లం లేకుండా బాగా ఉంటుంది కదండి ఏ ఇబ్బంది లేకుండా

అవునండి అవునండి కొద్దిగా ఇప్పుడు నేను ఇద్దరు అన్నాను కదండి ఆయన కూడా కొద్దిగా వర్క్ చేసుకుంటు ఉంటాడండి ల్యాప్టాప్ సపరేటుగా అందుకు రెండు బెడ్రూమ్లు అన్నాను అవును అవునండి అవును

అదే అండి ఏం లేదులేండి ఆయనకి సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది కొద్దిగా నాకు సపరేట్గా ఏదన్న వర్కు ఇండివిజ్యువల్గా మాట్లాడకోవాలన్న ఉంటుందని అంతే సరే అండి అదే అండి మీ చెప్తానండి తీసుకుంటాం కొద్దిగా మీరు కూడా మాట్లాడుదురు కానండి ఆయనతో సరే అండి ధన్యవాదాలు నేను చే నేను చేస్తానండి మీకు చేస్తాను అడ్వాన్స్ అమౌంట్ కూడా కొద్దిగా పే చేస్తాను ఒకసారి మీరు మాట్లాడుదురు కానీ ఆయనతో మాట్లాడి ఇంక మనం ఓకే చేసుకుందాం